హలో హలో ఎవరు

ఓకే ఓకే ఎంతమంది అండి మీరు ఓకే అవునా ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ఓకే ఓకే అవును అవును ఎంత మంది అండి ముగ్గురా మీరు ఓకే ఓ పికప్ డ్రాపింగ్ ఏమైనా ఉందా లేకపోతే జస్ట్ జస్ట్ డ్రాపింగ్ చేసి వచ్చేయడమేనా రెండా ఓకే ఓకే అండి అయితే పర్సన్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అండీ అంటే వెహికల్ వెహికల్ తీసుకుపోవాలి వెళ్ళాలి అండి మీరు మిడిల్లో ఫుడ్ గూ ఫుడ్ కూడా ఇస్తుంది అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు మరి అట్లా ఉంటాయి మాది అంతా వేసి మొత్తం ఒక రిచ్ ఉంటుంది అండి మాది

మీ ఇష్టం మరి ముగ్గురు ఉన్నది ముగ్గురే కదా అండి ఒక ఫైవ్ మెంబర్స్ ఏ సెవెన్ మెంబర్స్ ఉంటే అప్పుడు చూడవచ్చు ఇప్పుడు స్పెషల్గా మీరు ముగ్గురినే తీసుకెళ్ళాలి కదా అంటే ఇప్పుడు మీకు దాంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం తక్కువ పడేది ఒక ముగ్గురు కోసం ఇప్పుడు అంతా ఇప్పుడు డీజిల్ ఖర్చులే అవు అవుతాయి కదండి